నేనైతే చిన్నప్పుడు చాలా బాగా డ్రాయింగ్ అయితే వేసేవాడినండి ఎన్నోసార్లు చిన్నప్పుడు పాఠశాలలో స్కూల్లో ఎన్నోసార్లు పోటీల్లో నేను పాల్గొనడం జరిగిందండి పాల్గొన్న ప్రతిసారి ఏదో ఒక ప్రైజ్ వచ్చేదండి ఖచ్చితంగా అది మొదటిది అవ్వచ్చు రెండవది అవ్వచ్చు మూడవది అవ్వచ్చు ఏదో ఒక ప్రైజ్ ఖచ్చితంగా వచ్చేదండి మేము చిన్నప్పుడు ఈ పర్యావరణాన్ని దృష్టి ఉంచుకొని లేకపోతే మంచి మంచి ఒక థీమ్ అంటే ఒక థీమ్ని బేస్ చేసుకుని అయితే మేము కలర్లు ఈ కళాఖండాలు తయారు చేయడం జరిగేదండి ఈ నాతోపాటు నా స్నేహితులు కూడా బాగా వేసేవారు కానీ వాళ్ల అంద వాళ్ల అందరికన్నా విభినంగా వేసేవాడిని గొప్పలు చెప్పుకోవటం లేదు కానీ ఏంటంటే ప్రతిసారి ఏ డ్రాయింగ్ పోటీ అయినా సరే దాంట్లో మొదటిది కాని రెండవది కాని మూడవది కాని బహుమతి ఖచ్చితంగా మాకు అయితే వచ్చేదండి అనుభవం ఎలా ఉండేది అంటే చాలా గొప్ప అది ఏదో పెద్ద సాధించేసిన దానిలాగా ఏదో భారతదేశానికి ఒక ఈ భారతదేశానికి ఒక మెడలు తీసుకొచ్చానంత ఆ ఫీల్ అయితే చిన్నప్పుడు మేము ఫీల్ అయ్యేవాళ్ళం అండి ఆనందం కానీ లేకపోతే ఆ సంతోషం కానీ మాటల్లో చెప్పలేం ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు కూడా మమ్మల్ని ప్రశంసించి ఏదైనా పదార్థాలు కొనిపెట్టేవారు అట్ట ఆ చిన్న రోజుల్లో ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మళ్లీ తిరిగి రావు అవి ఇంటర్మీడియట్లో డైరెక్ట్గా డ్రాయింగ్ పరీక్షలు రాశారంటే మేము డ్రాయింగ్కి సంబంధించిన పరీక్షల అయితే ఏమీ రాయలేదు కానీ అండి చిన్నప్పటినుంచి మేము అయితే ఈ డ్రాయింగ్లో వేయడానికి ఇవి వేయడానికి వీటిల్లో పాల్గొ పాల్గొనడం ఏదో ఒక ప్లేస్ అయినా సంపాదించుకోవడం ఏదో ఒక ఏదో ఒకటి ఇలా ఇలా చేసుకుంటూ వచ్చేవాళ్ళం అండి మేము అయితే చిన్నప్పుడు నుంచి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కూడా ఒకసారి మొత్తం అన్ని కాలేజీలు కలిపి పోటీ పెడితే అందులో నాకు మూడో ప్లేస్ అయితే వచ్చిందండి మా కాలేజీ వాళ్ళు కూడా నన్ను ఎంతో గౌరవించారు నీలో ఎంత పెద్ద కళ ఉందని నన్ను అయితే పొగడడం జరిగింది అండి ఇవన్నీ కూడా నాకు తీపి జ్ఞాపకాలు అనమాట మా పిల్లలకు చెప్పుకోవడానికి మా పిల్లల పిల్లలకు చెప్పుకోవడానికి ఇవేంటంటే చిరుస్మరణకు తీర్చుకొని కొంతసేపు ఆనందపడడానికి ఆ రోజుల్లో ఇలా నివసించే వాళ్ళం ఇలా ఉండేది ఇంత బాగా డ్రాయింగ్ వేశామని చెప్పడానికి ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు డ్రాయింగ్స్ వేస్తూ ఉంటానండి నేనైతే